అవునండి మీరు ఎవరు ఉన్నాయండి చెప్పండి మా దగ్గర పది పదకొండు రకాల పూలు ఉన్నాయండి చామంతి గులాబీ మందార మల్లెపూలు ఇలా ఇంకా మీకేం కావాలండి ఎటువంటివి కావాలి ఆ మా దగ్గర ఉన్నాయండి ఆ ఉన్నాయండి మా దగ్గర అంటే మీకు ఫంక్షన్కి డెకరేషన్కి ఎంత పడుతుందో చెప్తే మేము కాస్ట్ చెప్తామండి మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తామండి ఒకసారి మా దగ్గరకు వచ్చి విజిట్ చేయండి ఓ ఓకే అండి అవునా అండి మా దగ్గర అవైలబుల్లోనే ఉన్నాయండి మీకు ఎలాంటి పువ్వులు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయండి మీరు ఒకసారి వచ్చి చూసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఇది ఇక్కడ భద్రాచలంలో అండి నేను లొకేషన్ మీకు షేర్ చేయనా అండి మీ వాట్సాప్ నెంబర్ ఇదేనా అండి ఓకే అండి నేను పెడుతున్నా చూడండి ఓకే అండి